గుడ్ మార్నింగ్ సార్ సార్ మాకు గవర్నమెంట్ స్కీమ్స్ కింద విమెన్కి బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి లోన్ కావాలి సార్ ఓకే సార్ జగన్ అన్న తోడు కింద ఎంత వస్తాయి సార్ మనీ ముద్రా లోన్ క్రిందా సార్ ఓకే సార్ మేము డాక్యుమెంట్స్ ఏమైనా తెచ్చుకోవాలా సార్ వచ్చేటప్పుడు ఏమేమి కావాలి సార్ ఓకే

ఎన్ని సార్ పాస్ ఫొటోసు రెండు తీసుకుంటే సరిపోతుందిగా మాకు లోను అప్రూవల్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది సార్

ఓకే సార్ ఎప్పుడు రమ్మంటారు సార్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు లో మేము రావడానికి మీరు ఫ్రీగా ఉంటే మండే రమ్మంటారా సార్ ఓకే సార్ ఇప్పుడు ఆం ఇంకా ఏమైనా ఉన్నాయా ఆవి రెండే ఉన్నాయా సార్ ఆ అదే సార్ ముద్రా లోన్ మోడీ స్కీమ్ అన్నారు కదా దాంట్లో ఫిఫ్టీ థౌజండ్ అయినా వన్ లాఖ్ వచ్చే అవకాశం ఉందా సార్ ఆ మేము ఏమైనా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చేయాలా సార్ మీకు ఓకే సార్ ఇప్పుడు వి వెరిఫికేషన్కి మీరు ఎన్ని డేస్కి వస్తారు మా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాము ఓకే మ మండే మీరు వస్తారు మా దగ్గరకి ఇపు ఈ ఈవేళ మేము అప్ప్లై చేసుకుంటే లేకపోతే మేము మండే మీ దగ్గరకి వస్తే ఒక టూ డేస్లో మా దగ్గరకి వస్తారు మీరు ఆ ఓకే సార్ ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ సరిపోతాయి కదా సార్ ప్యాన్ కార్డు జిరాక్స్ ఆధార్ జిరాక్స్ టూ ఫోటోస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ సార్ ఆ ఓకే సార్ థ్యాంక్ యూ సార్